మా ఆరోగ్యాన్ని మా మానిటర్ చేస్తుంది మనం ఎం ఎంత నడిచాము ఎంతవరకు పరిగెత్తాము ఏ మన గుండె ఎలా కొట్టుకుంటుంది హై ఏమైనా హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ సడన్గా మన గుండెకు ఏం కాకుండా ముందే మనలని మనకు చెప్పేస్తుంది మళ్ళీ మరియు దాంట్లో మరీ ముఖ్యంగా ఇంకా వేరే అయితే స్లీప్ పడుకునే విషయాలతో పడుకునే ఎలా పడుకుంటున్నాము మరియు ఎంతసే పడుకుంటున్నాము అది ఎప్పడికప్పుడు ఒక యాప్లో చూపిస్తూనే ఉంటుంది ఇంకా ఇంకా వేరే అంశాలతో చూస్తే ఇటీవల ఇటీవల ఎక్కువగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే

ఎప్పటికప్పుడు మన గుండెపోటు ఎలా ఉంటుంది మన గుండె ఎలా కొట్టుకుంటుంది అది క ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటుంది ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా ఎప్పటికప్పుడు మనకి చూపిస్తూనే ఉంటుంది లేకపోతే మనకు చెప్తూనే ఉంటుంది ఏదైనా ఒక రూపంలో రింగ్టోన్ కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వడం కానీ మీరు ఎక్కువగా హార్ట్ చూసుకోవట్లేదు హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు చూసుకోండి అని చెప్తుంది ఇంకా మరి ముఖ్యంగాను ఫిట్నెస్ విషయాలకి వస్తే వర్కౌట్ విషయాలు చాలా ఉన్నాయి అది ఎప్పడికప్పుడు మనం ఎంత ఎంత వర్కౌట్ చేసాము స్విమ్మింగ్ ఎంతసేపు చేసాము ఈత ఎంతసేపు కొట్టాము ఇంకా మరియు ఎంతసేపు పరిగెత్తాము పొద్దున్నే నేను లేవడమే వ్యాయా వ్యాయామశాలకి వెళతాను

చేసుకొని వస్తా చేసుకో వస్తుంది ఇంకా నోటిఫికేసన్స్ ఏం రాకుండా ఆపే ఆపే ఆపేది కూడా ఉంది సో ఇది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా దానితోపాటు దాంతోపాటు నిద్ర అది చాలా ముఖ్యం ఎందుకంటే మన మనము ఇంటర్ ఎంత పని చేసి వచ్చిన సరిగ్గా రాత్రిపూట నిద్ర లేకుంటే చాలా బాధపడదాము అనవసరమైన ఆరోగ్య అనారోగ్య కారణాలు వల్ల మన బ్రతుకు ఖరాబ్ అవుతుంది సో అందుకే మనము ఎంతసేపు నిద్రపోతున్నాము అది కూడా చాలా మంచిగా చూసుకోవాలి దాంతో పాటు మన హార్ట్ రేట్ ఎంత కరెక్ట్ కొట్టుకుంటుంది అది కూడా చూసుకోవాలి నాకు ఇలాంటి అని చాలా నచ్చాయి మ ఇప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడైతే అలా స్మార్ట్ వాచ్లు బాగానే ఉన్నాయి కానీ కానీ అంత స్పష్టంగా అంత క్లారిటీగా చూపెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు రెండు వేలకే ఒక స్మార్ట్ వాచ్ అని చెప్తారు కానీ అందులో అవి స్లీప్ ప్యాటన్స్ ఆ గుండె కొట్టుకోవడం అండ్ ఇంకా నడిచే స్టెప్స్ అది పరిగెత్తేది ఎంతసేపు స్విమ్ చేసాము అది అంతా స్పష్టంగా చూపెట్టలేదు అది మరీ ముఖ్యంగానూ అంత కరెక్ట్గా చూపెట్టట్లేదు చూపెట్టకు పోయేసరికి దాన్ని మనం పైసలు వేస్ట్ చేసుకున్నట్టే ఈ ఇప్పుడు వచ్చే క్రొత్త క్రొత్త స్మార్ట్ వాచెస్లో ఈ రియల్మీ అనేవి రెడ్మీ ఇంకా శాంసంగ్వి ఈమధ్య కొంచెం చాలా స్పష్టంగా చూపెట్టలేదు సో వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే పైసలు ఎక్కువ తీసుకుంటున్నారు కానీ వాటిని మనం స్పష్టమైన

డ్యూరేషన్ వస్తున్నది అది చాలా రోజులు వస్తుంది ఏం ఖరాబ్ కాకుండా కానీ అది ఒక్కటి బాధ ఏంటంటే అది పై పైసలు ఎక్కువ పెట్టాలి దానికి దానికి పైసలు ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ యూజే పైసలు దానికే ఒక ఒక ఫోన్ ఎంత పెట్టి కొంటామో మంచి ఫోన్ ఎంత పెట్టుకుంటమో దానికి అంత అంత పైసలు కొ కొనాలి దానికి సో చాలా కానీ యూజ్ చేయడం అయితే అది చాలా మంచిది ఎందుకంటే మన మనకే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా అది యూజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పటికే చాలా వర్క్ చేసి చాలా ఓల్డ్ ముసలివాళ్ళు అయ్యారు వృద్ధురాలు వృద్దులు అయ్యారు కదా వాళ్ళకి వాళ్ళకి వా వాళ్ళకి ఎప్పుడూ అనారోగ్యంతో కొంచెం బాధగానే ఉంటుంది మనం ఏం చేయాలి అంటే అలాంటి స్మార్ట్ వాచ్లు మంచిగా చూపెట్టేవి వాళ్ళకి ఇవ్వాలి ఏ వాళ్ళకి ఎప్పుడైనా కొంచెం అటు ఇటు అయినా

ఇలాంటివి అన్ని నాకు చాలా బాగా అనిపించాయి స్మార్ట్ వాచుల్లో కానీ ఒకటే ఏంటంటే తక్కువ పైసలు పెట్టి ఇలాంటివి స్పష్టంగా చూపించలేవిని అమ్ముతున్నారు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది కానీ ఆపిల్ వాచ్లు లాంటివి ఈమధ్య సాంసంగ్ అనే కంపెనీ కూడా చాలా బాగా అనిపించాయి సో నిన్నది సామ్సంగ్ కూడా మంచి మంచి చూస్తుంది కాకపోతే అది ఇరవై వేల రూపాయల నుంచి మొదలవుతుంది మంచి మంచివి అవి కూడా బాగానే చూపిస్తున్నాయి మనకి మనకే కాకుండా అవి మన తల్లిదండ్రులకు మన అక్క చెల్లెళ్ళకు అవి కూడా ఇస్తే బాగా ఉంటుంది ఎందుకంటే అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడికి పోయినా మనం మన మనకు తెలుస్తుంది వాళ్ళు తప్పిపోయిన మనం వాళ్ళకు తప్పిపోయిన మనం చూసుకోవచ్చు వీళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నా అని జిపిఎస్ ట్రాకింగ్ అనే అంశం కూడా అందులో యూస్ చేస్తున్నారు